ప్రస్తుత పరిసరాలను అర్థం చేసుకోవడం అవసరాలను గుర్తించడం వ్యాపార వ్యూహాలను సర్దుబాటు చేయడం ప్రతి విజయవంతమైన వ్యాపారానికి ముఖ్యమైన లక్షణం డేటా విశ్లేషణ సమావేశాలు మరియు సర్వేలు గమనికరణ ఇలా పరిశ్రమ అవసరాలను తెలుసుకుంటాను వినియోగదారుల ఆధారంగా వ్యూహాలు వినియోగదారుల అభిరుచులు ధర మరియు నాణ్యత సమతూల్యం పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకోవడం వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి కీలకం వినియోగదారుల అభిరుచులు మారే కొద్ది వ్యూహాలను సర్దుబాటు చేస్తే వ్యాపార వృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది